నా ఊరిలో ఎవరికైనా పాము కరిస్తే నేను వెంటనే వాళ్ళని ఆసుపత్రికి తీసుకువెళ్తాను తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను పాము కాటు వలన ప్రాణాంతకమైన పరిణామాలు సంభవించవచ్చు కాబట్టి వెంటనే వైద్య సహాయం పొందడం చాలా ముఖ్యము పాము కాటు వేసిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి ముందు మేము కొన్ని మొదటి చి చికిత్సా చర్యలు తీసుకుంటాము ఈ చర్యలు పాము విషం శరీరంలో వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో సహాయపడతాయి మొదటిగా చేసే చికిత్స ఏమిటంటే పాము కాటు వేసిన ప్రదేశానికి శుభ్రంగా కడుగుతాను పాము కాటు వేసిన ప్రదేశానికి చర్మం కింద రంద్రం చేయడం ద్వారా విషాన్ని బయటకు పంపడానికి ప్రయత్నించకూడదు పాము కాటు వేసిన ప్రదేశాన్ని కట్టు కట్ట కట్టు కట్టకూడదు పాము కాటు వేసిన వ్యక్తిని కదలకుండా ఉంచుతాను పాము కాటు వేసిన వ్యక్తికి ప్రశాంతంగా ఉండడానికి చూస్తాను నేను మరి అలాగే పాము కాటు వేసిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువెళ్ళిన తర్వాత వైద్యులతో ఇలా పాము కరిచింది అని మా చెప్పి మెడి మందులు ఇవ్వడానికి చూస్తాను దాని ద్వారా మందుల ద్వారా చికిత్స చేస్తారు కాబట్టి పాము కాటు వల్ల కలిగే నష్టాలను తగ్గించవచ్చు పాము కాటు నుండి ఎలా రక్షించుకోవాలో కొన్ని జాగ్రత్తలు మరి నాకు తెలిసినవి చెప్తాను పాము ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తగా నడవాలి మరి అలాగే పాము ఉన్నట్లు అనుమానించిన ప్రదేశాలను దూరంగా ఉంచాలి పామును చూసినట్లైతే దానిని కదపకూడదు పాము కాటు నుం డి రక్షించుకోవడానికి మనల్ని మనము పాదరక్షకలు మరియు చేతి తొడుగులు వంటివి రక్షణ కల్పించడానికి ఉండే దుస్తులు ధరించుకోవాలి పాము కాటు ఒక తీవ్రమైన పరిస్థితే కాని వెంటనే వైద్య సహాయం పొందినట్లయితే చాలామంది పూర్తిగా కోలుకున్న వాళ్ళను చూశాము మా ఊర్లో